హలో హలో నమస్తే సార్ పశుపతి పశుపతి యేనా ఇది షాపు పశుపతి సూపర్ మార్కెట్ కదా ఓకే సార్ మాకు ఏమన్న డోర్ డెలివరీ చేయగలరా ఓకే సార్ మాది బాలాజీ కడా ఇక్కడ భగత్ సేన్ మాది హాయిస్ మహల్ పక్కన అక్కడకి హాయిస్ మహల్ వెనకాల నెహ్రూ నగర్ మాది నెహ్రూ నగరు అక్కడకి డోర్ డెలివరీ చేయగలరా మీరు ఓకే సార్ నెహ్రూ నగరు నెహ్రూ నగర్లో హాయిస్ మహల్ వెనకాల వస్తుంది ఇది నెహ్రూ నగర్ అంటే మీరు రాగలుగుతారు ఓకే సార్ లిస్ట్ ఇస్తాను అండి ఫస్టు కందిపప్పు రెండు కేజీలు ఉద్దిపప్పు రెండు కేజీలు మళ్ళీ శనగ పప్పు రెండు కేజీలు మళ్లీ బియ్యము ఒక అర మూట ఆ తరువాత పసుపుపొడి వంద గ్రాములు సగ్గు బియ్యము యాలకులు ముంత మామిడి పప్పు ఆ తర్వాత రవ ఒక కిలో సేమ్యా ఒక కిలో ఉప్పు ప్యాకెట్లు ఒక ఫోరు ఆ తర్వాత చక్కెర ఒక ఫైవ్ కేజెస్సు ఆ తర్వాత టీ పొడి హండ్రెడ్ గ్రామ్స్ ఆ తర్వాత కాపీ పొడి టూ టూ గ్రామ్స్ ఆ తర్వాత వచ్చి ఇంకా కావాల్సింది ఏంటంటే షాంపు ఓకే సార్